హలో నమస్తే మేడం గోదావరి సూపర్ మార్కెటేనా అండి ఏం లేదు మీ సూపర్ మార్కెట్ నుంచి మాకు కొన్ని నెల సరుకులు అవసరమున్నాయి కొంచెం మాకు ఏమేం అవసరమేంటో చెప్తాము కొంచెం రాసుకోండి అవును మేడం చెప్పమంటారా ఒక రెండు కేజీలు కందిపప్పు మూడు కేజీలు మినప్పప్పు ఒక కేజీ పంచదార ఒక అర కేజీ పసుపు ప్యాకెట్టు సంతూర్ సబ్బులు ఒక నాలుగు ఇచ్చేయండి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ప్యాకెటు ఒక కేజీ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి గిన్నెలు తోముకునే సబ్బులు చిన్నవి ఒక రెండు ఇవ్వండి పది రూపాయలవి ఇచ్చేయండి అలాగే బట్టల సబ్బులు కూడా సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు పది రూపాయలవి ఒక నాలుగు ఇచ్చేయండి ఆయిల్ ప్యాకెట్లు రేట్లు తగ్గి ఉన్నాయాండీ ఏమైనా గోల్డ్ డ్రాప్ ఉందాండి అదెంత పడుతుందండి రేటు గోల్డ్ డ్రాప్ ఒక్క ఐదు లీటర్ల టిన్ ఒకటి పంపించండి ఫెయిర్ అండ్ లవ్లీ ఉందాండి పెద్దది ఫెయిర్ అండ్ లవ్లీలు దొరుకుతున్నాయండి పెద్ద ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి ప్యాకెట్సా అండి బాటిలా అవునా అండి పాకెట్స్ ఇచ్చేయండిలే బాటిల్ వద్ధులెండి వద్దులేండి గులాబ్ జామున్ ప్యాకెట్లు వద్దులేండి పౌడరు ఉంటే ఒక చిన్న బాటిల్ ఒకటి ఇవ్వండి పాండ్సే పారచ్యూట్ ఆయిల్ దొరుకు ఉందా అండి అలోవీరా బాటిలు పెద్దదే ఇచ్చేయండి పెద్దదే ఇచ్చేయండి ఇచ్చేయండి బాడీ లోషన్ పెద్ద బాటిల్ ఇచ్చేయండి అంతే అంతే అండి కొంచెం త్వరగా పంపించెయ్యండి సరే అండి సరే అండి